సెల్వి క్లినిక్ సెల్వి క్లినిక్ నా పేరు మణి రక్త పరీక్షలు చేకుండే రెండు రోజుల ముందే రిపోర్ట్ వచ్చిందా

ఎంతమంది ఉంది కొద్ది ఫంక్షన్ ఉంది ఫుడ్ కంట్రోల్ చెయ్యలేదు

అది ఏమైనా డై డైట్ చార్ట్ ఏమన్నా ఉందా

సరే నేను ఫుడ్ కంట్రోల్ చేసుండే మంది బ్లడ్ చెకప్ ఎప్పుడు చెయ్యాలి వన్ మంతా

సరే మేడం సరే మేడం సరే మేడం థ్యాంక్యూ మేడం